నాకు బాగా ఇష్టమైన పెయింటింగ్ ఏంటంటే కలంకారీ పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక కల కలంకారీ అనే పదానికి అర్థం ఏంటంటే దీంట్లో రెండు పదాలు ఉంటాయి కలం అన్న పదానికి అర్థం పెన్ను అలాగే కారీ అన్న పదానికి అర్థం చేతి కృత్యాలు ఈ కలంకారి అనే పెయింటింగ్లో రెండు రకాలు ఉంటాయి మొదటిది ఏంటంటే శ్రీకాళహస్తి ఈ శ్రీకాళహస్తి అనే శైలి జనరల్ ఆది నుంచి శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి ఉద్భవించింది దీనికి అర్థం ఏంటంటే కళా ని మన వద్ద ఉన్న కలాన్ని ఆ ఇంకులో ముంచి దాని ద్వారా చక్కటి బొమ్మలు గీయటానికి హిందు మైథాలజీ అనగా మనం మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఉన్న దేవత మూర్తులని కానీ దేవతలను కానీ గీయడానికి ఈ శైలిలో ఉన్న బొమ్మలను ఎక్కువగా గీయడానికి వాడేవారు ప్రాచీన కాలం నుంచి అలాగే రెండవ శైలి ఏంటంటే మచిలీపట్నం అనే శైలి ఈ శైలిలో ఏంటంటే చెక్క యొక్క మొక్కలను తీసుకొని దానితో బట్టల పైన బొమ్మలు చిత్రీకరించడానికి ఈ శైలిని వాడేవారు ఇది కూడా మచిలీపట్నం అనే ప్రాంతం నుంచి ఉద్భవించిన శైలి ఈ కలంకారీ శైలిలో ఇవి రెండు రకాల శైలీలు ఈ వీటిని వాడకం ద్వారా భారతీయులలో చాలా మటుకు దేవతామూర్తులు బొమ్మలు కానీ ఇంత అందంగా కనబడుతున్నాయి కాబట్టి నాకు ఈ కలంకారీ శైలి అంటే చాలా బాగా ఇష్టం